మా గ్రామంలో అనేక రకాల వ్యాపారాలున్నాయి అందులో ఎక్కువగా చిన్న దుకాణ వ్యాపారస్తులే ఎక్కువ దుకాణాలు స్థానికంగా ఉత్పత్తి చేయబడిన ఆహారం పండ్లు కూరగాయలు మరియు ఇతర కుటుంబమైన సంబంధించిన వస్తువులను అందిస్తుంటారు అలాగే రెస్టారెంట్లు కూడా మాకు కొద్ది మొత్తంలో ఉన్నాయి ఈ రెస్టారెంట్లు లో స్థానికంగా ఉత్పత్తి చేయబడిన ఆహారాన్ని అందిస్తారు మీరు సాంప్రదాయ వంటకాలకు కూడా కలిగి ఉంటాయి అలాగే హోటల్లు కూడా ఉన్నాయి ప్రయా ప్రయా దూర ప్రయా దూర ప్రయాణాలు చేసుకొచ్చిన ప్రయాణికులకి వసతి గృహాలు మరియు అల్పా అల్పాహారం కూడా ఈ హోటల్ అని అందిస్తాయి అలాగే కొన్ని సేవ వ్యాపారాలు కూడా ఉన్నాయి ఈ సేవ వ్యాపారాలు స్థానికులకు అవసరమైన సేవలను అందిస్తూ ఉంటాయి వీటిలో స్నానాల గదులు డ్రైవర్లు మరియు ఇతర సాధారణ సేవలను అందిస్తూ ఉంటారు ఇంకా మా గ్రామంలో ప్రత్యేకమైన వ్యాపారాలున్నాయి చేతి వృత్తుల దుకాణం అనేది స్థానికంగా తయారు చేయబడిన చేతివృత్తులను అందిస్తుంది వీటిలో దుస్తులు అలాగే చెక్కతో చేసిన ఫర్నిచర్ మరియు ఇతర శ్రీనాథమైన వస్తువులు లభిస్తూ ఉంటాయి ఇక్కడ అక్కడ అలాగే గ్రంధాలయాలు కూడా ఉన్నాయి గ్రంధాలయాల్లో స్థానికులకు చదువుకోడానికి అవకాశం కల్పిస్తుంది అలాగే వారు అధ్యయనం చేయడానికి కూడా ఒక ప్రదేశాన్ని కల్పిస్తుంది నెలకి థియేటర్స్ కూడా మా మా పట్ పిల్ పల్లెటూర్లో ఉన్నాయి ఇక్కడ సినిమాలను ప్రెస్ ప్రెస్ చేస్తుంటారు ఇలాగా మా గ్రామంలో అనేక రకమైన వ్యాపారస్తులకు ప్రధాన ప్రధాన వ్యవస్థ ఉంది అలాగే ఎన్నో చాలా ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి